ఉషా నేను అక్షయాని నాకు ఈ మధ్యనే కొత్తగా ఉద్యోగము వచ్చింది నువ్వెలాగో మీ సేవాలో పని చేస్తున్నావు కదా నాకు పాన్ కార్డ్ అప్లై చేయొచ్చుగా నాకిప్పుడు చాలా అవసరం ఉంది పాన్ కార్డ్తో పాన్ కార్డ్ అప్లై చెయ్యడానికి ఏఏ పత్రాలవసరం చ అవి ఏమేమీ అవసరం ఉంటే నాకు చెప్తే నేను దాని నీకు పంపిస్తాను కొంచెం ఈ నెలలోపు అయ్యేలాగ చూడవా నాకు కొంచెం చాలా అవసరం ఉంది దాంతో